విజయనగరం జిల్లాలో వాతావరణం అనేది కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది వేసవికాలంలో అయితే ఉష్ణోగ్రత అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మధ్యలో ఉంటుంది కొన్ని కొన్నిసార్లు గరిష్ట ఉష్ణోగ్రతలంటే నలభై వరకు కూడా వెళుతూ ఉంటాయి అలాంటప్పుడు ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు చెట్ల దగ్గర గట్రా సేదతీరుతూ ఉంటారు వేసవికాలంలో అయితే మామిడి తోటలు జీడి తోటల ద్వారా కొంత ఆదాయం అనేది వస్తుంది కానీ గ్రామీణ ఉపాధి గ్రామీణ ఉపాధి ఉంటుంది కానీ కొంత కొంత కొంతమందికి ఉపాధి అనేది ఉండదు ఇక వర్షాకాలము వచ్చేసరికి ఉష్ణోగ్రత అనేది థర్టీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఇక్కడ వర్షాలు అనేవి ఎక్కువ పడవు అలాగని తక్కువ పడవు రైతులనే వారు వరిని ఎక్కువగా పండించుకుంటూ ఉంటారు వర్షాకాలం చివరలో మాత్రం ఎక్కువగా తుఫాన్లు వరదలు రావడం అనేది జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు పంట నష్టం కూడా జరగవచ్చు ఆ టైంలో మాత్రం రైతులుకు పని ఉంటుంది అదే విధంగా కూలి పని చేసే వాళ్ళకు కూడా కూలి అనేది దొరుకుతూ ఉంటుంది ఈ వర్షాకాలం మొత్తం కూడా పని కూలి పని అనేది లభిస్తూ ఉంటుంది ఆదాయాలు కొంత మందికి పెరుగుతూ ఉంటాయి ఇంకా శీతాకాలం వచ్చేసరికి ఆ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు ట్వంటీ వన్ ట్వంటీ టు అలా ఉంటూ ఉంటాయి అలా అని ఎక్కువ చలి వేయదు అలాగని మరీ ఉక్కపోతగా కూడా ఉండదు మధ్యస్తంగా ఉంటుంది వాతావరణం వరి వరి చేలు అనేవి నూర్పుడికి ప్రారంభం అవుతాయి ఆ టైంలో తృణదాన్యాలు అనేవి పంటలు వేసుకుంటూ ఉంటారు రైతులు అదే విధంగా శీతాకాలం వచ్చేసరికి కొంచెం పని అనేది తగ్గుతూ ఉంటుంది ఉపాధి తగ్గుతుంది పనులు అనేవి తక్కువగా ఉంటాయి శీతాకాలం కూడా కొంచెం ఆదాయం తక్కువగా ఉండి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది